అవును ఎవరు మీరు చెప్పండి లేదమ్మా ఇప్పుడు పిల్లలకి ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి అట్ల ఎట్లా పంపిస్తాం ఇప్పుడు ఎగ్జామ్స్ పెట్టుకుని ఇంటికి పంపిర్రు అంటే ఏమి చదువుతున్నాడు అసలు మీ పిల్లవాడు ఏం చదవడు కాదు మీరు అడిగేది కరెక్టే కానీ ఎగ్జామ్స్ ఉన్నాయి కదా ఇక మీ పిల్లవాడు చదవనే చదవనప్పుడు ఎగ్జామ్స్ అప్పుడు మీరు ఫ్యామిలీ టూర్ ఆడికి ఈడికి యాదగిరిగుట్ట అని పోతే సరే మ్యాడమ్ కానీ ఎగ్జామ్స్ ఉన్నపుడు ఎట్లా పంపిస్తాను నేను అయితే పంపియను అమ్మ ఎగ్జామ్స్ ఉన్నాయి మీ పిల్లవాడు అసలు చదువుడు మళ్ళీ ఇప్పటికే పదవ తరగతి మళ్ళా ఫెయిల్ అయితే మా మా కాలేజీకి కూడా తప్పు పేరు వస్తుంది కదా వచ్చినాక అంటే మీ పిల్లవానికి ఒక్కనికి సపరేటుగా అయితే పెట్టం కదా మ్యాడమ్ పిల్లలు అందరితో పాటు రాస్తారు కదా మీ పిల్లవానికి సపరేటుగా ఎట్లా పెడతాం అట్లా కుదరదు అమ్మ నేను అయితే లీవ్ ఇయ్యలేను కాదమ్మ ఎప్పుడన్నా చేసుకోవాలి కానీ ఫ్యామిలీ టూర్ ఉంది పిల్లవాని ఎగ్జామ్స్ కంటే ఎక్కువనా అమ్మ మీకు ఫ్యామిలీ టూర్ ఫ్యామిలీ టూర్ ఉంది అని అంటుర్రు ఇది ఎన్ని రోజులు కావాలమ్మ ఒక రెండు రోజులు అయితే ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతాయి ఇక యాదగిరిగుట్టకు పోయి ఏం చదవి వస్తాడు ఈయన ఎన్ని ఎన్ని రోజులు అమ్మ ఎప్పుడు పోతారు అసలు

లేదమ్మ అసలు కనీసం కొంచం అన్న రావాలి అసలు ఏమి రాదు మీ అబ్బాయికి అయితే చదువు మొద్దు క్లాసులో ఫస్ట్ చదువు చదువు రానిది అంటే ఫస్ట్ మీ అబ్బాయి మరల మీ అబ్బాయిని బడికి తోడు బడికి రానీయకుండా యాదగిరిగుట్టకు పోతాం మేము అనంటే అట్ట ఎట్టా పంపిస్తారు అమ్మ మీ అబ్బాయి మీద ఎక్కువ దృష్టి చదువుతా అనంటాడు కానీ చదవడు అమ్మ మీ అబ్బాయి సరే మ్యాడమ్ ఎన్ని రోజులు అసలు ఎప్పుడు వెళ్తుర్రు చెప్పండి ఎగ్జామ్స్ అయితే ఎల్లుండి ఎల్లుండి నుంచే ఉన్నాయి మరి మీరు యాదగిరిగుట్టకు పోతే ఎప్పుడు చదువుతాడు అబ్బా ఆ అబ్బాయి ఎప్పుడు వస్తాడు స్కూల్కి అంటే ఫస్ట్ ఎగ్జామ్ రాయడా అమ్మ ఇదిగో కాదమ్మ ఇదిగో ఎల్లుండి ఉంది ఎగ్జామ్ పంపిస్తే నేను మీరు ఫస్ట్ ఎగ్జామ్ రోజు పంపిస్తా అంటేనే నేను పంపిస్తాను లేకపోతే పంపించను నేను ఎల్లుండి ఎగ్జామ్ ఉంది ఎల్లుండి పొద్దుగల కల్లా బళ్ళో ఉండాలి

ఆరోజు ఒక రోజు అమ్మా ఆ ఒకరోజు రాసి పోమను ఇక సరే అమ్మ సరే